యాక్చువల్గా చేపలు వేటలో కానీ చేపలు పట్టడంలో కానీ మహిళల కంటే పురుషులే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే శారీరకంగా చూసుకున్నట్లయితే మహిళల కంటే పురుషులు దృఢంగా ఉంటారు ప్లస్ ఏదైనా జరిగినప్పుడు చెరువులో దిగి ఈత కొట్టడానికి కూడా రెడీగా ఉంటారు సో మహిళలు ఈ ఈ యొక్క ఒకవేళ ఏదైనా జారిపడినా అలాగ వాళ్ళు చెయ్యలేక పోతారు కాబట్టి ఎక్కువగా పురుషులే ఆసక్తిగా ఉంటారు చేపలు పట్టడానికి అది నా యొక్క అభిప్రాయము అదేవిధంగా ఒక ఇంట్లో చూసుకున్నట్లయితే పురుషుడు చేపలు పట్టిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత దానిని గ్రేడింగ్ చేసి చేపలు యొక్క రకాలను వేరు చేస్తూ ఆ చేపలు అమ్మడానికి వాళ్ళు ఒక ఏదైనా ఒక వ్యాపారపరంగా కానీ లేదా ఏదైనా ఒక మార్కెట్లో కానీ చేపలు పట్టుకుని మహిళలు ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉంటారు ఇదే విధంగా

మహిళలు చాలా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించడంలో మొదటగా ప్రాధాన్యత ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను